హలో చెప్పండి మేడమ్ అవును మేడమ్ నార్మల్గా అయితే దసరా మూవీ నడుస్తుంది మేడమ్ దసరా మూవీ నడుస్తుంది మేడమ్ అంటే టికెట్స్ అనేవి త్రీ స్టేజిలో ఉంటాయి మేడమ్ ఫస్ట్ స్టేజిలో లోయర్ క్లాసులో ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మధ్యలో హండ్రెడ్ రూపీస్ పైన టూ హండ్రెడ్ లేదా త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి చూసుకోవచ్చు మేడమ్ మన స్క్రీన్ వచ్చి సెవెంటీ ఎమ్ఎమ్ ఉంటుంది మేడమ్ అంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు మేడమ్ అంటే ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అన్నమాట టికెట్కి సరే డైరెక్ట్ తీసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందర వచ్చి తీసుకోవాలి మేడమ్ స్క్రీన్ కూడా చాలా మంచిగా ఉంటుంది మేడమ్ ఇది పెద్ద మా చాలా మంచి థియేటరు సీట్ కంఫర్టబుల్గా ఉంటాయి మేడమ్ ఇంకా మీరు తీసుకోవాలి అనుకుంటే రేట్ తగ్గ రేట్ తగ్గట్టు తీసుకోవాలి అనుకుంటే మిడిల్ ఆర్డర్ తీసుకోవచ్చు మేమ్ హండ్రెడ్ రూపీస్ కల్ల ఎందుకంటే మీకు కూడా బడ్జెట్ కావాలి కాబట్టి తీసుకోవచ్చు దొరుకుతాయి మేడమ్ చాలా దొరుకుతాయి ఇప్పుడికి అయితే నార్మల్గా బుక్ అయినాయి మీరు బుక్ చేసుకోవాలంటే చూసి బుక్ చేయండి ఒక ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పడతాయి అవి నార్మల్ తీసుకోవాలంటే వచ్చేయండి మ్యామ్ ఇంక గంటలో షో పడుతుంది అవును మేడమ్ ఇప్పుడు మామూలుగా అయితే అన్నీ పోయినాయి మేడమ్ ఒక థర్టీ ఫార్టీ ఉన్నాయి మేడమ్ లోయర్ క్లాసులోను ఒక ఫార్టీ ఉన్నాయి మేడమ్ అన్నీ లోయర్ క్లాసులో మిడిల్ క్లాస్లో పోయినాయి అంటే అలా ఏమి ఉండదు మేడమ్ అంటే ఎవరో ఒకరు మిస్ అయితే ఇస్తాం మేడమ్ అవును మేడమ్ అంటే షో ఇప్పుడు బాగా నడిచింది కాబట్టి చాలా హై డిమాండ్ ఓకే థ్యాంక్ యూ మేడమ్ థ్యాంక్ యూ